మేము వండేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ కొన్ని సాంప్రదాయాలు పాటించడం ఆనాటి నుంచి వస్తున్న ఆచారంగా మా ఇంటి సభ్యులం కానీ మేము అందరం భావిస్తుంటాం ముఖ్యంగా ఎప్పుడైతే ఉదయం ఒక వంటకాలు జరుగుతాయో ముందుగా అగ్ని దేవున్ని పూజించి బొట్టు కుంకుమలతో సంప్రదాయించి ఆ తర్వాతే వంట మొదలు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే అగ్నిని సృష్టించిన దేవున్ని సన్మానం మొక్కడం ద్వారా మనకు ఎలాంటి ప్రమాదం కానీ ఎలాంటి విషయంలో కూడా మనకు ఎలాంటి హాని కాదని ఒక విశ్వాసంగా ఉండడం జరుగుతుంది ఎప్పుడైతే మొట్టమొదటిగా మనం ఆ పాత్ర ఏదైతే మట్టి పైన నిప్పు పైన పెడతాము ఆ మట్టికి నీరు కొంచెం బూడిద రుద్దడం ఆనాటి నుంచి వస్తున్న సంప్రదాయం లేదా అలవాటుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ బూడిద లోపలికి ఇంకి ఆవిరితో కలిసి మంచి రుచికరమైన భోజనం లభిస్తుందని ఒక నమ్మకం ప్రజల్లో ఆనాటినుంచుంది ఇప్పుడైతే మొట్టమొదటిగా వంటకం జరుగుతుందో అది మేము తినకుండా నిండుకుండలో ఉన్న అన్నాన్ని కొంచెం ముద్దలా చేసి మొదటిగా దేవునికి పెట్టిన తర్వాతే మేం తినడం కూడా జరుగుతుంది ప్రతిరోజు దినచర్యలో అది ఖచ్చితంగా చేసే పని ముందుగా మనకు అన్నాన్నిచ్చే రైతుని అలాగే మనల్ని కడుపునిండా పడబెట్టే దేవున్ని ప్రార్థించుకొని ఆ తర్వాతే అన్నం తినడం అనేది జరుగుతుంది అది ఏ విషయమైనా సరే అన్నం కూర ఏదైనా సరే మొట్టమొదటిగా కొంచెం దేవునికి పెట్టి అలాగే మూగజీవాలు ఏవైతే కుక్క గానీ పిల్లి గాని ఏవైనా జీవాలకు ఎద్దు ఆవులు ఏ విష దానికైనా మొట్టమొదటిగా మొదటి ముద్ద పెట్టి ఆ తర్వాత మేము తినడం మా గ్రామ సంప్రదాయంగా మేము చెప్పుకోవచ్చు తినేటప్పుడు ఎప్పుడైనా మొదటిగా మూగజీవాలకు మనం అయితే ముద్ద పెడతాము ఆ ముద్దా నిండుకుండలో విశ్వాసమని నిండుకుండలో గొప్పనైన ముద్దగా మొదటి ముద్దని భావిస్తాం ఆ మొదటి ముద్దని మనం కాకుండా మూగజీవాలు కానీ దేవునికి గానీ సాంప్రదించినట్టయితే అప్పుడు మనకు పుణ్యం లాభం ఆరోగ్యం లభిస్తుందని మేం భావిస్తాం ప్రతిరోజు ఎప్పుడైనా వండే వంటకం కచ్చితంగా దేవుని కానీ మూగజీవాలకి కానీ ఎవరికైనా పెట్టడం జరుగుతుంది కొన్నిసార్లు కొత్త పంట వచ్చిన రోజు ఏదైతే బియ్యం మొదటిగా వండుకునేటప్పుడు అది దేవుని గుడిలో ఇచ్చి దాని నైవేద్యంగా చేపించి భక్తుల పెట్టడం కూడా మేము ఆచారంగా చేస్తున్న విషయం అది ఎందుకంటే కొత్త పంట కొత్త బియ్యం కొత్త నైవేద్యంగా మొదటి పంట కాబట్టి అది దేవునికి నైవేద్యం పెట్టడం ఆనాటి నుంచి వస్తున్న ఆచారంగా లేదా విశ్వాసంగా మేము భావిస్తాం ఎప్పుడైనా తినే విషయంలో కానీ వండే విషయంలో గానీ కొన్ని సాంప్రదాయాలు మరియు విశ్వాసాలు ఉండడం ఖచ్చితమైన పని చెప్పుకోవచ్చు కొందరికి తినే ముందు ప్రార్థన చేసే అలవాటు మరికొందరికి తినేముందు దైవాన్ని తలుచుకోవడం ఒక ఆనవాయితీగా ఉంటారు వివిధ రకాల కులాలు మతాలవారు వాళ్ళు సంప్రదించే విధానం లేదా విశ్వాసాలు వేరుగా ఉన్న సరే కానీ తిండి విషయానికి వచ్చేసరికి కచ్చితంగా అందరు పూజించేది కేవలం తిండిని మాత్రమే అని చెప్పవచ్చు ఎలాంటి తాపత్రం లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరైతే మన అన్నాన్ని మన విశ్వాసాలని సాంప్రదాయాల్ని పాటిస్తారో వారు ఎల్లవేళలా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటారని ఆనాటి నుంచి వస్తున్న సంప్రదాయం కాబట్టి మేము కూడా అది తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది కావున తినేముందు ఏదైతే ఆ అన్నం ఉంటుందో నిండుకుండ అంటే దించిన అన్నాన్ని ఒక ముద్దలా చేసి దేవునికి గాని మూగజీవాలకు గానీ లేదా మరికొందరు మాత్రం దాన్ని ఆ రోజు మటుకు అలాగే పక్కకు ఉంచి రేపు మార్చడం జరుగుతుంది కాబట్టి ఎవరి విశ్వాసం వారిది కానీ పూజించే దైవం మాత్రం రైతు అందించే రైతుని తిండి పెట్టే రైతును ఎప్పటికీ మరవద్దు పూజించే ప్రతిసారి అది తప్పనిసరిగా పూజించాల్సిన విషయం కొందరు క్రీస్తువులుంటారు వారు ఏసు ప్రభువు మొక్కుతారు తినేముందు ఎందుకంటే దేవుడు నాకు ఈ అన్నాన్ని ఇచ్చాడు కాబట్టి నేను వృధా చేయొద్దని ఒక ఆలోచనతోటి వాళ్ళు ఏసుప్రభు మొక్కడం జరుగుతుంది అలాగే హిందూవులకొస్తే వాళ్ళు దేవుని తలచుకుంటారు ఎందుకంటే మా దేవుడు నాకు తిండి పెట్టాడని అలాగే ముస్లిం మతానికి వెళ్తే వారు అల్లాని పూజిస్తారు పూజించే మతాలు వేరు కానీ తినే తిండి మాత్రం ఒకటే అని చెప్పవచ్చు కాబట్టి తిండి విషయంలో ఎలాంటి మత భేదాలు లేకుండా ఒక కేవలం రైతు మాత్రమే అందించే విషయం కాబట్టి ఆ విషయాన్ని మనం కట్టుబడి ఉంటే ఇంకా మనం మెరుగుపడానికి అవకాశాలు ఉంటాయి ఎప్పుడైనా తినేటప్పుడు ఆ అన్నాన్ని మన మోకాళ్ళ పైన పెట్టుకోకుండా అన్నాన్ని భూమికి తినే కంచం ఏదైతే ఉందో అది భూమికి తాకి మనమే అన్నం దగ్గరికి వంగి తిన్నప్పుడు అన్నం అనేది మనకు ఒంటికి పట్టడం జరుగుతుంది అన్నం తినేటప్పుడు కూడా ఏదైతే మన అరచేయి ఉంటుందో మనం వేళ్ళకు మాత్రమే అంటారు అరి చేయి మొత్తానికి అన్నం అంటకూడదు అది మంచిది కాదు అని చెప్పడం జరుగుతుంది తినే విధానం ఎలాగో అలాగే ఒక మెతుకు వృధా చేయని విధానం కూడా ఉంటుంది ఏదైతే పొరపాటున నీ చేతి నుండి లేదని నోటి నుండి జారిపోయిన మెతుకైతే కంచంలో కాకుండా కింద పడుతుందో ఆ మెతుకుని నువ్వు తినకపోయినా నువ్వు అంతా అన్నాన్ని తిన్న తర్వాత అయినా ఆ మెతుకులు తీసిన కంచంలో వేసుకొని ఒక దగ్గర పడేయడం మంచిది ఎందుకంటే అన్నాన్ని తొక్కితే అన్నం మన అది కాలుకి తాకితే అది మనకు మంచిది కాదు మన కుటుంబ సభ్యులకు కూడా మంచిది కాదు అని కొందరు చెప్పుతారు కాబట్టి ఎక్కడైనా అన్నం ఉన్న ఏది ఉన్న ఎత్తి ఎవరు తిరగని చోట లేదా చెత్తకుండీలో వేయడం మంచిది వృధా చేసిన అన్నం తిరిగి రాదు తిరిగి వచ్చే అన్నం వృధా కాదు కాబట్టి ఏ విధంగా అయినా సరే కొన్ని కొన్ని సాంప్రదాయాలు పాటించడం ముఖ్యంగా అన్న ముఖ్యంగా అన్నం విషయంలో మాత్రం తప్పనిసరిగా పాటించవలసిన అవసరం ఉంటుంది మన అరికాలు దేవుడిచ్చిన అరికాలు అరిచేతుకు అన్నం తాగకూడదు ఏవైతే మనం వేలు ఉంటాయో ఆ వేళ్ళ వరకే మనం అన్నం తిన్నట్లయితే మనం అన్నాన్ని నిష్టగా లేదా పూజించి తిన్నామని అర్థం ఎవరైతే అరచేయి మొత్తాన్ని ఆ కంచంలో రుద్దుతారో వాళ్లు తెలిసి తెలియకజేశారో తెలియదు కానీ అది చేయడం మంచిది కాదు అని ఆనాటి నుంచి వచ్చిన సంప్రదాయం అలాగే విశ్వాసాలుగా భావిస్తారు ఉండి అన్నం ఉండి ఎప్పుడైతే పెడతారో అప్పుడు దైవాన్ని మొక్కి ఆ రాళ్లకు లేదా ఆ పొయ్యికి కుంకుమ పసుపుతో అలంకరించి అన్నాన్ని పెట్టి అన్నమైన తర్వాత దించుకొని అదే అన్నాన్ని లేదా మూగజీవులకు కాదా ఒక దేవునికి నైవేద్యంగా చేసి పెడితే మన ఇంట్లో ఎప్పటికీ ఎల్లవేళలా అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు పిల్ల పాపలతో జీవించడం జరుగుతుందని ఎంతోమంది పెద్దలు చెప్పడం జరుగుతుంది అలా అయితుంది కూడా కాబట్టి అన్నం విషయంలో మాత్రం ఎలాంటి తప్పుబాటపడకుండా తడుబాటు పడకుండా కచ్చితంగా ఎప్పుడైతే మనం అన్నం పూజిస్తామో అన్నం మనల్ని పూజిస్తుంది అన్నం మనల్ని పెంచుతుంది కాబట్టి ఏ విషయమైనా సరే తినేటప్పుడు కానీ ఉండేటప్పుడు కానీ కొన్ని సాంప్రదాయాలు పాటించి వాటి మీద ఉంటే మనకు మంచిది అందరికీ మంచిగా భావిస్తాం అంతే